తోట పని అనేది మొక్కలను పెంచడం అలాగే వాటిని మంచిగా ఆరోగ్యంగా ఉంచడం ఇది ఒక శ్రమతో కూడినను ప్రక్రియ కావచ్చు గానీ ఇది చాలా బహుమతిని ఇచ్చేది అంటే తోటపని చేయడం వల్ల మనకు శరీరానికి అలాగే మనస్సుకు మంచిది ఇది మనస్సుకు శారీరకంగా శ్రమను అందిస్తుంది కాని ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరు చేలావిధంగా ఉంటుంది ఇది మనకు చాలా ప్రశాంతమైన విశ్రాంతి వాతావరణాన్ని కలిగించి ఒత్తిడిని తగ్గించే విధంగా చాలా సహాయపడతాది అలాగే తోట పని చేయడం మనం మొదలు పెట్టినప్పటికీ మనకి కొన్ని ప్రాథమిక పరికరాలు అలాగే వస్తువులు అవసరం అనేది ఉంటాయి వీటిల్లో ఒక త్రవ్వకం ఒక కుండి మొక్కను మీరు మనయొక పరిసరాలలో అనుకూలమైన మొక్కలను ఎంచుకొని తగిన ప్రదేశంలో మనం ఆ మొక్కను అనేది వెయ్యాలి దాని గురించి కొంత సమాచారం అనేది మనం పుస్తకాలలో లేదంటే కొన్ని ఇంటర్నెట్లలో కట్ట చదివి తెలుసుకోవాలి ముఖ్యమైనవి ఏంటంటే మనం తోటలో వేసే మొక్క సరైన ప్రదేశాన్ని మనం చూసుకొని ఆ యొక మొక్కకు సూర్యరశ్మి పొందగలిగే ప్రదేశాన్ని ఎంచుకోవాలి అలాగే మన మొక్కలకు సరైన నీరు మరి ఎరువును అందించాలి అలాగే పురుగుల మందు అలాగే తెగుళ్ళ నుండి రక్షించాలి మన మొక్కలు కత్తిరించండి అలాగే అలాగే దాన్ని లేదంటే ట్రిమ్ గానీ ఏదన్న చేయాలి తోటపని అనేది ఒక ఆనందదాయకమైన ఒక మంచి పని అది మంచి బహుమతి బంచి ఈ యొక అనుభవాలను శరీరకమైన మంచి ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటిది ఈ యొక తోటపని